నేడు సాంకేతికత అనేది ఎంతగానో అభివృద్ధి చెందింది మానవుడు సాంకేతికత లేకుండా అసలు ఏ పని చేయలేకపోతున్నాడు మనిషి తాగే నీరు కూడా ఒక ఐదు రూపాయల కాయిన్ వేస్తే తాగడానికి మంచినీరు వస్తున్న రోజుల్లో మనిషి జీవిస్తు ఉన్నాడు మనకు సాంకేతికత ప్రతిరంగంలో వైద్య రంగంలో విద్యారంగంలో రవాణా రంగంలో ఎంతగానో ఉపయోగపడుతుంది గతంలో యంత్రాలను సరిచేయడానికి వాడే సాంకేతికత నేడు కంప్యూటర్కి అనుసంధానం చేస్తే మనిషి శరీరం ఏ విధంగా ఉంది ఏ విధంగా అతని ఆరోగ్య పరిస్థితి ఉంది అన్న విషయాన్ని కూడా మనకు సాంకేతికత తెలియచేస్తుంది అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అన్ని విధాలుగా ప్రతి సాంకేతికత విధానాన్ని ప్రజలకు అందించే ప్రయత్నం చేస్తుంది విద్యా వ్యవస్థల్లో కానీ రవాణారంగంలో కానీ పోలీసు వ్యవస్థలో కానీ వైద్య రంగంలో కానీ ఇంకా ఎన్నో రంగాలలో ఈ సాంకేతికతను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు అందించే ప్రయత్నం చేస్తుంది ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా అందరికి అనువుగా వస్తుంది ఎన్నో మానవుడు చేయలేని పనులను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మానవులకు చేసి పెడుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కూడా ఎంతో ఉపయోగించుకుంటుందని మనం భావించవచ్చు